నేను అయితే రేపు చిన్న ట్రిప్కి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాలని అనుకుంటున్నాను అండి అందుకనే నేను క్యాబ్ని అందరికీ క్యాబ్ని బుక్ చేద్దాము అని చెప్పి నేను మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది అండి మా మా కుటుంబస్తులు అంటే ఆరుగురు అండి నలుగురు కు నలుగురు మా కుటుంబస్తులు ఇంకొక ఇద్దరు ఏంటంటే స్నేహితులు అండి నేను మీ మిమ్మల్ని ఎందుకో సంప్రదించడం జరిగింది అంటే రేపు మాకు క్యాబ్ కావాలి అండి రేపు మార్నింగే ఏడు గంటలకి అయితే మేము బయలుదేరి వెళ్ళాలని అనుకుంటున్నాము ఎక్కడికి అంటే కాకినాడ నుంచి ఈ కొరింగా మల అడవులు ఉంటాయి కదండి అక్కడకి మేము అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము సో మేము అయితే ఆరుగురము అండి చెప్పాను కదా మీకు న నలుగురు పట్టే కారు ధర ఎంతో లేకపోతే ఆరుగురు పెద్ద అంటే ఇంకా పెద్ద కారు ధర ఎంత ఉంటుందో మీరు తెలియజేస్తారు అని చెప్పి మిమ్మల్ని నేను సంప్రదించడం జరుగుతుంది మేమైతే కాకినాడ నుంచి అయితే నలుగురు ఎక్కుతాము అండి జగన్నాధపురం నుంచి అయితే ఇంకొక ఇద్దరు ఎక్కుతారు సో మీరు నలుగురు పట్టే కారులో సరిపోతారా అంటే పిల్లలిద్దరూ చిన్న పిల్లలండి వాళ్ళని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే సరిపోతుంది లేదు అలాగైనా సరిపోదు అంటే మీరు పెద్ద కారునే ఓకే అంటే పెద్ద కారునే మేము తీసుకుంటాము అండి సో రెండిట్ల మధ్య ఎంత ఎంత తేడా ధర ఎంత తేడా ఉంటుందో మీరు మాకు చెప్పగలరని చెప్పి మిమ్మల్ని మేము అయితే సంప్రదించడం జరుగుతుంది అండి